నాకు పాట పాడడానికి ఉన్న లక్ష్యాలు ఎన్నో కోరికలు ఉన్నాయి నేను నాకు పాట పాడే ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పాత కాలంలో ఉన్నటువంటి విలువలు సాంప్రదాయాలను బేస్గా చేసుకొని పాటలను పాడతాను అదే విధంగా ఒక మంచి సింగర్గా అయ్యి నేటి తరానికి పూర్వపు రోజులను అన్నీ గుర్తు తెచ్చే విధంగా పాటలను కనిపెట్టి పాటలను రాస్తాను